వంట వండేటప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే అంటే ఫస్ట్ వంటకి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకుంటాను ఫస్ట్ తన గ్యాస్ ఆన్ చేసుకునేటప్పుడు కొంచెం భయపడతాను కానీ ఆన్ చేస్తా ఆన్ చేసి దానిపైన అది పెట్టి ఆయిల్ పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగుండాలి ఆయిల్ పోసాక కాదు ఆనియన్స్ వేసాక జాగ్రత్తగా ఉండాలి అవి వాటర్ ఉంటాయి కదా అవి చిల్లి పైన పడతాయి అప్పుడు మంటలేస్తాయి చేతులంతా కొంచెం అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మళ్ళీ ప్లస్ కరివేపాకు వేసేటప్పుడు మిర్చి గానీ ఏదైనా చేసేటప్పుడు వేడి ఆ నూనెలో వాటర్ గిట్ల ఏమైనా పడినప్పుడు కొంచెం చిల్లుతుంది అనమాట అప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త అక్కడ తీసుకోవాలి మళ్ళీ ప్లస్ అదిని వండేటప్పుడు ఇట్లా కలిపేటప్పుడు కింద పడుకుండా మనం దాన్ని పట్టుకోవాలి పట్టకర్రతోని పట్టుకొని కలపాలి